తెలుగు భాష చాలా సంవత్సరాల నుంచి ఉంది ప్రపంచం లోనే అరుదైన భాషల్లో ఒక భాష ఈ తెలుగు భాష ఈ తెలుగు భాష తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చూస్తే ప్రపంచం మొత్తం ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు మాట్లాడే వాళ్ళర్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా అమెరికా వెళ్ళినా జపాన్ వెళ్ళినా బ్రిటన్ వెళ్ళినా కెనడా వెళ్ళినా మలేషియా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒక దగ్గర గుంపుగా ఉంటున్నారు అలాగే ఇటలని ఈస్ట్ ఇటాలన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు తెలుగు భాషకు ఉంది తెలుగు భాష అనేది మన దేశంలో ఇప్పుడు అత్యధిక మంది మాట్లాడే భాషగా కూడా ఉంది